నమస్కారమండీ మీరు ఎక్కడ నుంచి వచ్చారండీ అవునా అండీ ఇక్కడ మీరు ఏమేం చూడాలనుకుంటున్నారు అరకులో మేడం మీకు కబడ్డీ గురించి మీకు తెలుసా ఓకే మేడం నేను మీకు కబడ్డీ గురించి మీకు వివరంగా వివరిస్తాను కబడ్డీ కబడ్డీలో వచ్చేసి రెండు టీములు ఉంటాయి ఈ పక్క ఒక టీమ్ ఈ పక్క సెవెన్ ప్లేయర్స్ ఏడు మంది ఆటగాళ్లు ఆ పక్క ఏడు మంది ఆటగాళ్లు ఉంటారు అం అందులో నలుగురు రైడర్లు ఉంటారు ముగ్గురు ఢిఫెండర్లు ఉంటారు మీకు కబడ్డీ ఆడేది ఎలాగో తెలుసా అండీ ఓకే మేడం నేను వివరిస్తాను ఒక పక్క టీమ్ వాళ్ళు ఒక ప్లేయర్ వచ్చేసి ఆ పక్క కోర్ట్కు అంటే రైడర్ వచ్చేసి ఆ పక్క కోర్ట్కు కూతకెళ్తారు ప్లేయర్ ఆ ప్లేయర్కి ముప్పై సెకండ్లు మాత్రమే సమయం కేటాయిస్తాము అది ఆ ముప్పై సెకండ్ల సమయంలోనే అతను తీ ఎవరినైనా అవుట్ చేసి కాని ఎవరినైనా ఏదైనా పాయింట్ చేసి వస్తే మాత్రం ఆ అబ్బాయి వన్ పాయింట్ సంపాదించుకున్నట్టు లేదంటే అతను అవుట్ అవుతాడు ఆ పక్క టీమ్కి ఒక పాయింట్ పోతుంది మేడం మీకు ఏదన్నా ఇంటరెస్ట్ ఉందా మేడం కబడ్డీ ప్లే మీద కావాలంటే నేను ఇంకొక విషయం కూడా చెప్తాను లేదు ఆ అబ్బాయి వచ్చినాడు ఈ పక్క ఢిఫెండర్లు ఉంటారు కదా మ్యామ్ ముగ్గురు ఆ ఢిఫెండర్లు ఆ అబ్బాయిని పట్టుకున్నా కానీ అవుట్ అయిపోతాడు మేడం మీకు అవును ఓకే మేడం మీరు వచ్చి ఏమన్నా ఆడగలరా మాతో ఓకే మేడం ధన్యవాదములు మేడం ఓకే మేడం